కోళ్ళకు సాధారణంగా బ్లడ్ ఫ్లూ మరియు ఫంగస్ లాంటి వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కావున వీటికి మొదటి నుంచి అవి చిన్న దశలో ఉన్నప్పటి నుండి వాటికి వ్యాక్సిన్ అనేది వాటి కళ్ళలో వేయడం చాలా ముఖ్యం అది మూడు దపాలుగా వాటి కళ్ళలో వ్యాక్సిన్ అనేది వేస్తే రోగాలు రాకుండా నివారించుకోవచ్చు ఒక లేని యెడల బ్లడ్ ఫ్లూ వస్తే ఉన్న కోళ్ళు మొత్తం చనిపోవడం జరుగుతుంది మరియు పల్లెటూళ్ళలో అయితే నాటు కోళ్ళకు పొచ్చమ్మ ముక్కు దగ్గర పుళ్ళు కావడం మరియు దాని ద్వారా అట్టి కోడి చనిపోవడం జరుగుతుంది దానికి కూడా మెడికల్లో మందులు దొరుకుతాయి మరియు నాటి నాటు కోళ్ళల్లో పేళ్ళు అనేది చిన్న పురుగులు బాడీలో వ్యాపించి ఎక్కువ శాతం ఉంటుంది కావున దానికి కూడా మెడికల్లో మందులు దొరుకుతాయి అవి తీసుక వచ్చి ఆ కోళ్ళకు అందివ్వడం వల్ల అవి ఆరోగ్యంగా పెరగడానికి దోహద పడతాయి